తెలుగు భాషలో అత్యంత ప్రశంసిత తెలుగు పదాలలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఇవి సాధారణ అలంకారిక పదాలు మరియు భాష సౌందర్యమైన పదాలు కూడా ఉన్నాయి మీకు ఆసక్తి ఉంటే వాక్యా ప్రకటన సూక్తిని ఉపయోగించే పదం లేదా కవిత కవితను ప్రకటించే రచయిత అధికారిక పదం మొదలు ఆసక్తికరమైన పదాలుగా ఉంటాయి తెలుగులో ఉన్న అనేక సౌందర్య పూర్ణ పదాలు భాషా సౌందర్యమైనది తెలుగు భాషలో కొన్ని అసాధారణమైన పదాలు మరియు పదబంధాలు ఉంటాయి సమాధానాలకు ఆసక్తి పెట్టుతున్న ప్రేమికులకు అనిపిస్తాయి పదాలు ఉత్సవం ఆదర్శ ఉత్సవాలకు సంబంధించిన పదం సౌందర్యం సౌందర్యం గురించి ప్రశంసించే పదం పదబంధాలు గుడి వాళ్ళ వాని ఆడబిడ్డ ప్రతిష్టముకు అనువదించడం బందోబస్తు అసలు అనే యాదృచ్ఛికమైన అనుభవం భాష కవితలు స్వర్ణ ప్రభ భాషా సౌందర్యాన్ని సూచించే కవిత మహా ప్రణాయ ప్రేమ గురించి వ్యాసం చేసే కవిత ఈ ఆదర్శ పదాలు పదబంధాలు మరియు కవితలు తెలుగు భాషలో సాంస్కృతిక అంశాలను ప్రకటించడం మరియు భాషా సౌందర్యాన్ని పూర్తిచేసేది ఈ పదాలను మరియు పదబంధాలను అధ్యయనించడం మరియు వాచనం చేయడం వలన తెలుగు భాష మరియు సాహిత్య సౌందర్యాన్ని ఆనందించగలము